హలో సూరిబాబు ట్రావెల్ ఏజెన్సీయేనండి సార్ మేము ఇలాగా సమ్మర్కి ఎటైనా వెకేషన్ చేద్దామనుకుంటున్నామండి మా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం అంటే విజయవాడ వెళ్దాం అనుకుంటున్నామండి సో మీ ట్రావెల్స్ ఏజెన్సీ మాకేమైనా హెల్ప్ అవుతుందా అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోయినంత కారు ఉంటుందా అని చెప్పి కనుక్కుందాం అని చెప్పి చేసాను సార్ వీలైనంత తొందరగా వెళ్తాం సర్ విజయవాడా సార్ అయితే సమ్మర్ వెకేషన్ అయితే మామూలుగా ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తే చెప్తాం సార్ అవునండి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి ఇద్దరు ముసలి వాళ్ళండి మిగతా ఇద్దరూ నార్మల్ యంగ్ ఏజ్ సార్ మేము ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ వెళ్దామనుకుంటున్నాం అవునండి ఓకే సార్ ఓకే సార్ సార్ అయితే మాకు ఏసి కార్ అయితే కావాలి కొంచెం ఏసీ అంటే ముసలి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి స్లీపింగ్కి కూడా కాస్త అడ్జస్ట్ అయ్యే కారయితే చూడరా కొంచెం ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే నేను ఒకసారి మీ ప్రొఫైల్కి చూసి మేము మీకు మళ్ళీ కాల్ చేస్తాం సార్ వాట్సాప్ నెంబర్కి సార్ ఓకే సార్ ఓకే సార్